అన్నయా ఎక్కడ అన్నయా

మేడం నేను టూరిస్ట్ని అనమాట నాకు ప్లేసు తిరగటం అనేది కొంచం అలవాటు మేము విజయనగర్ వద్దాం అనుకుంటున్నాను మీకు టూరిస్ట్ కంపెనీ అని తెలిసింది విజయనగర్లో ఫెస్టివల్స్ గురించి ఏంటి పైడితల్లి అమ్మ ఫెస్టివల్ అంటే చాల ఫేమస్ అవుతుంది అంట కదా దాని గురించి ఏమన్న ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము రాగలగడానికి ఇష్టపడతాం అనమాట అవును మేడం

అవును మేడం

అవునా మేడం అయితే ఇప్పుడు మనకి ఎన్ని డేస్ ఉంటుంది మేడం పండగ

మరి మేడం మరి గుళ్లోకి వెళ్ళడానికి మరి టికెట్లు పాస్ లు అవి అన్ని ఎలా మేడం అయితే

మరి జనాలు అన్న పండగ రోజే కదా మేడం చూడాలనుకుంటాం

మేడం ఫ్లైట్ లోనే మాక్సిమమ్ వస్తాను మేడం అదే మేడం మాకు స్టేయింగ్ కూడా కావాలి మేడం స్టేయింగ్ కి ఫుడ్ కి ఇబ్బంది లేకుండా మ్యామ్ చూసుకోవాలి మ్యమ్

అమౌంట్ గురించి అమౌ అమౌంట్ గురించి ఆలోచించకండి మేడం ఏది ఎంత అయిన పర్లేదు కానీ సేఫ్ గా సెక్యూర్ గా బాగానే ఉండాలి హ్యాపీ గా ఉండాలి అనమాట ఓకే మేడం అయితే ఎంత మేడం పర్లేదు మేడం ప్రాబ్లమ్ లేదు ఎంత అయిన ప్రాబ్లమ్ లేదు కాకపోతే మాకు అంటే మేము వచ్చి సాటిస్ఫై అవ్వాల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే మేడం థ్యాంక్ యూ మేడం ఉంటాను మేడం